ప్రస్తుతం ప్రస్తుతం

ప్రపంచ ముందుకు వెళ్తుంది అంటే దానికి కారణం ఈ టెక్నాలజీ ఎందుకంటే ఒకప్పుడు ఎద్దులు బళ్ళు సైకిళ్ళు ఇంక అంతకంటే ఏమి లేవు కానీ ఈ రోజున చూస్తే రాకెట్లు విమానాలు బులెట్ ట్రైన్లు

అంతకుముందు ఏ మిషన్లు ఏమి లేవు ఈరోజు దేనికైనా ఒక మిషన్ ఉంది ఇదంతా టెక్నాలజీ వల్లే అని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు ఇప్పుడు యువత అంత విద్యార్థులు అందరు టెక్నాలజీ వైపు బాగా మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే అడ్వాన్స్డ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు డేటా సైన్సు సైబర్సెక్యూరిటీ ఇలాంటివి ఈ రోజు ఒక ట్రెండ్గా నడుస్తుంది వీటి వలన ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు చదువుతుంటే ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఇక్కడ స్వదేశంలో కూడా విదేశాల్లో కూడా ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క దేశంలో నడుస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఎందుకంటే కృత్రిమ వేదస్సు ద్వారా రోబోట్లను తయారుచేసి మానవుడికి ఇచ్చినంత తెలివి లాంటి ప్రోగ్రాంలు ఆ రోబోట్కి ఇవ్వడం ద్వారా ఇంచుమించు మనిషిలాగ వ్యవహరిస్తుంది ఇలాగే సైబర్సెక్యూరిటీకి సైబర్సెక్యూరిటీ అనే ఒక వ్యవస్థ ఈరోజున ప్రపంచం మొత్తం అవసరమైంది ఎందుకంటే ఇంటర్నెట్లో వాట్సాప్లో ఫేస్బుక్లో ఇలా అన్ని రంగాల్లో సైబర్సెక్యూరిటీ అనేది మనకు ఖచ్చితంగా అవసరం అందువలన అంటే మన వ్యక్తిగత డేటా కానీ లేదా మన వ్యక్తిగత సమాచారాలు కానీ లేదా మన బ్యాంక్ అకౌంట్లో కానీ ఏదో లింకులు పెడుతున్నారు అవి తెలియక నొక్కుతున్నాము అకౌంట్ల డబ్బులు అన్నీ పోతున్నాయి ఇలాంటి స్కామర్ల నుండి మనల్ని మనం రక్షించుకోడానికి ఖచ్చితమైన నిర్దిష్ట పక్కట్బంది ఉండాలి అది ఒక సైబర్సెక్యూరిటీ ద్వారా సాధ్యమవుతుంది అలాగే డేటా సైన్స్ వల్ల ఈరోజన ప్రపంచం మొత్తం ఒక విప్లవమైన మార్పు తీసుకొని వచ్చింది ప్రస్తుతానికి యువత కానీ వివిధ రంగాలు వారు కానీ వీటి పైన ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు